నమస్తే అండి నేను విన బావున్నామండి నేను ఇలా వినయ్ వాళ్ళ మదర్ని మాట్లాడుతున్నా చెప్పండి చెప్పదండి నేను చూసాను చాలా తక్కువ వచ్చాయి మర్క్స్ అవునండి నేను ఇంటి దగ్గర చెప్తున్నాను చదవమని ఇలా ఎక్కువ ఫోన్ చూస్తున్నాడు గేమ్స్ ఆడుతున్నాడు మీరు కూడా చెప్పండి కొంచెం ఇంటి దగ్గర కూడా చదువుతున్నాడండి బట్ ఎక్కువ ఫోను ఇంకా ఈ గేమ్స్ అవి ఆడుతున్నాడు

సరే మేడం నేను ఇంటి దగ్గర చెప్తాను విడిగా నేను ప్రైవేట్కి కూడా జాయిన్ చేస్తాను క్లాసెస్కి నెక్స్ట్ టైం ఇంకా బాగా ఏంటండి సరే అండి జాయిన్ చేస్తాము టైమింగ్స్ ఏంటండి ఫీ అది ఎంతుంటుంది ఓకే పర్ మంత్ ఎంతండి ఫీజు అవునండి ఓకే ఓకే పంపిస్తానండి చెప్తానండి సరే